నేను ఒకసారి పెద్ద విగ్రహాన్ని లేదా కళాకృతిని సృష్టించాలని అనుకున్నాను దానికి నేను ఎంతగానో ప్రేరణ కోసం యూట్యూబ్లో అనేక యూట్యూబ్ ఛానల్స్ని చూచి ఆ విగ్రహాన్ని ఎలా తయారు చేయాలి అని నేను చాలా రకాల నానా విధాల ప్రయత్నాలు చేశాను దానికి నేను ఎంతగానో కృషి చేశాను

కష్టపడి నేర్చుకుని నేర్చుకుంటూ నేర్చుకుంటూనే చాలా మంచిగా ఒక పెద్ద విగ్రహాన్ని తయారు చేశాను అది ఎంతగానో బాగుంది దానికి నాకు ప్రేరణ ఇచ్చిన యూట్యూబ్కి నేను ఎంతగానో రుణపడి ఉంటాను నేను ఆ ప్రయత్నంలో ఎన్నో సవాలను ఎదుర్కొన్నాను నా చేతులు మట్టితో గోళ్ళు మొత్తం పాడైపోవడం వల్ల నా చేయి మంటలు పుట్టడం చాలా ఇలా ఇలా ఎన్నో సవాళ్ళని నేను ఎదుర్కొన్నాను ఎంతగానో ప్రయాసపడి ఎలాగైతే ఒక పెద్ద విగ్రహాన్ని సృష్టించాను దానికి నేను ఎంతగానో సంతోషపడ్డాను నేను ఎదుర్కొన్న సవాళ్లు నాకు మంచి గుణపాఠాన్ని నేర్పించి నాకు సహాయాన్ని చేశాయి ఈ విధంగా నేను ఒక పెద్ద కళాకృతిని తయారు చేశాను